హలో లేదండి ఫ్రెష్ ఫుడ్ చేయాలి కదా కొంచెం టైం పడుతుంది అవునండి కానీ మీ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కాస్త ఎక్కువ టైం పడుతుందండి ఫ్రెష్ ఫుడ్ చేయాలంటే టైం పడుతుంది కదండీ కానీ మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఫ్రెష్గా చేయాడానికి కొంచెం టైం పడుతుందండి ఒక ట్వంటీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి కరెక్టే అండి బట్ మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్ మేమైతే ఎప్పుడో స్టోర్ చేసి మీకు తీసుకు రాలేం కదండి ఇది ఎప్పటికి ఫ్రెష్గా చేయాల్సిన ఫుడ్ అండి అందుకోసమే కొంచెం డిలే అయింది నేను ట్రై చేస్తా చేయడానికి కానీ ఈ ఫుడ్కి ఇంత టైం పడుతుందండి ఒక థర్టీ మినిట్స్ అట్లా పడుతుంది అందుకని లేట్ అయింది కానీ మీకు హెల్తీ ఫుడ్ ఫ్రెష్గా కావాలి అంటే కొంచెం టైం పడుతుంది కదండి కరెక్టే అండి బట్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అంత టైం పడుతుంది మేము మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చసుకుంటాం ఫాస్ట్గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తామండి మేము ప్రిపేర్ చేస్తున్నామండి ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికే ట్రై చేసాం బట్ కొంచెం ఈ ఫుడ్కి ఇంత టైం పట్టింది అందుకే డిలే అయింది లేదండి ఇలా చే జరిగినందుకు సారీ బట్ నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాదండి ఫాస్ట్గా తీసుకొస్తాం ఓకే అండి సారీ అండి ఇలా జరిగినందుకు మ్మ్